ఒకసారి నేను ఒక కంపనీ లో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా కష్టంగా ఒక సహోద్యోగిని వచ్చింది ఆమెకు చాలా చిన్న వయస్సు ఉంది అలాగే తనకు ఆత్మవిశ్వాసం కూడా లేదు మరియు ఆమె తరచుగా తన పనిని సరిగ్గా చేయలేకపోయింది ఆమె చాలా సున్నితంగా ఉండేది అలాగే ఏదైనా విమర్శను చాలా వ్యక్తిగతంగా తీసుకునేది ఆమెతో పని చేయడం కష్టతరం అనికు అవుతున్నట్లు నాకు అనిపించింది ఆమె తరచుగా తన పనిని ఆలస్యంగా పూర్తి చేసింది అలాగే ఆమె మాతో కలిసి పని చేయడానికి ఇష్టపడలేదు నేను ఆమెతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నప్పుడు కానీ తన నేను ఎలా చేయాలో నాకు తెలియదు తనతో మాట్లాడటానికి చివరికి నేను ఆమెతో మాట్లాడటానికి నిర్ణయించుకున్నాను నేను ఆమెకు తో కలిసి పని చేయడానికి ఇష్టపడుతున్నానని అలాగే ఆమెకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి చెప్పాను అలా చెప్పిన తర్వాత ఆమె ప్రశ్నలు వేయమని ఆందోళనలో ఉంటే నాకు తెలియజేయమని కూడా చెప్పాను ఆమె నా మాటలతో చాలా సంతోషించింది అలా తన భయాలను ఆందోళనలను నాతో పంచుకుంది నేను ఆమెకు మద్దతు ఇస్తానని మరియు ఆమె కష్టపడి పని చేస్తే ఆమె విజయం సాధిస్తుందని తనకు చెప్పి తనని ప్రోత్సహించడం మొదలు పెట్టాను